తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక సంపదతో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇక్కడికి వచ్చే పర్యాటకులు తెలంగాణ హస్తకళలు మరియు జ్ఞాపికలను కొనుగోలు చేయడం ద్వారా ఈ భూమిలోని ప్రత్యేకతకి గుర్తుగా తీసుకెళ్తారు ఇవి వారికి ఒక గుర్తుగా మాత్రమే కాకుండా కళలు పట్ల గౌరవాన్ని తెలియజేసే గుర్తింపుగా నిలుస్తాయి ఇత్తడి ఉత్పత్తులు తెలంగాణలోని నారాయణపేట నారాయణగూడ వంటి ప్రాంతాల్లో తయారయ్యే ఇత్తడి చేయబడిన ఉత్పత్తులు చాలా ప్రసిద్ధి చెందాయి దీంట్లో దేవుళ్ళ విగ్రహాలు కొండపల్లి బొమ్మలు వంటి వస్తువులు పర్యాటకులకు ఆకర్షంగా ఉంటాయి శాక్కాలు బంజార మహిళల పార్యేయంగా గుర్తించబడే రంగురంగుల శాక్కాలు మెటల్ నెక్లెస్సులు జుంకాలు మొదలైనవి పర్యాటకులు ఎక్కువ గురవుతాయి ఇవి పట్టుబట్టలతో ధరించతగిన ప్రత్యేకమైన గహనాలు లక్క ఉత్పత్తులు నిజామాబాద్ జిల్లా ప్రధానంగా లక్కతో తయారయ్యే డబ్బాలు బొమ్మలు కంచాలు వంటి వస్తువులు పర్యాటకులు కొనుగోలు చేయడంలో ముందు వరుసలో ఉంటాయి గద్వాల్ మరియు నారిష్ చీరలు ఈ చీరలు ప్రత్యేకమైన చేతి పని మరియు డిజైన్లతో ఉండడం వలన పర్యాటకులకు ఇవి తీసుకెళ్ళెందుకు ఇష్టపడతారు ఇవి తెలంగాణ సంస్కృతి ప్రతీకలుగా నిలుస్తాయి టెరాకోటా ఉత్పత్తులు ఇవి ప్రకృతి మిత్రులైనవి పల్లె ప్రాంతాల్లో తయారయ్యే మట్టి పానక పాత్రలు దీపాలు అలంకార బొమ్మలు ప్రముఖంగా అమ్ముడు పోతాయి ఇవి తెలంగాణ జ్ఞాపకాలుగా ఎంతో అందంగా ఉంటాయి చిలుకూరు బొమ్మలు చిలుకూరులో తయారయ్యే రంగురంగుల బొమ్మలు మరియు పతాకాల పండుగ సమయంలో కొనుగోలు చేయబడే ప్రత్యేకమైన కళలు పచ్చల కారం కందనాలు నాగోలు చెరువు వంటి ప్రాంతాల్లో తయారయ్యే పచ్చల కారం సాంప్రదాయ పందిరులు తాటు కండువలు చేయబడే ప్రత్యేకమైన కళలు జాతీయ మరియు అంతర్జాతీయ ప్రదేశాల్లో తెలంగాణ కళలు హస్తకళ ఉత్సవాలు ఎగ్జిబిషన్లు వంటి వాటిలో తెలంగాణ కళలకు ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి వీటిని చూసిన పర్యాటకులు అక్కడ కొనుగోలు చేసి తీసుకెళ్ళలే అవకాశం ఉంటుంది పోచంపల్లి ఇక్కత్ చీరలు పోచంపల్లి గ్రామం నుండి వచ్చిన ఈ చీరల జాతీయ స్థాయిలో జిఐ ట్యాగ్ పొందినవి ప్రసిద్ధిగా చెందాయి ఈ చీరల్లోని గుండ్రటి డిజైన్లు రంగురంగులు మేల వింపులు చాలా మందిని ఆకట్టుకుంటాయి పర్యాటకులకు వీటిని ప్రత్యేక గ్యాపిక తీసుకెళ్ళ కావలెను బద్రి వర్క్ హైదరాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో కనిపించే బద్రి కళలు వెండి బంగారు లోహాలతో బ్లాక్ మెటల్పై చెక్కిన డిజైన్లు ఉంటాయి దీంట్లో జ్యువెలరీ బాక్సులు ఫ్లవర్ వాసులు ప్రసిద్ధి చర్మం కళ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చెక్క పైన లెదర్తో తయారు చేసే బొమ్మలు లాంప్ షేడ్స్ వంటివి ఎంతో ప్రచుర్యం పొందాయి ఇవి సాంప్రదాయ కళలతో కూడిన జ్ఞాపికలు ముదోల్ తల్వార్ పూర్వ రాజవంశంలో ఉపయోగించిన తల్వారు మినియేచర్ రూపాలు కొన్ని ప్రదేశాల్లో పర్యాటకులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి బోనాల ఉత్సవ కళలు బోనాల పండగ సందర్భంగా అమ్మవారికి అర్పించే బోనం గజ్జెలు పట్టు వస్త్రాలు మొదలైనవి ప్రత్యేక డిజైన్లతో చిన్న సైజులో జ్ఞాపికలుగా దొరుకుతాయి కుంబమ్ రాళ్ళతో తయారు చేేసిన వస్తువులు ఈ రాళ్ళలో చెక్కిన గోడగడియారలు గణేష్ విగ్రహాలు వంటి అలంకార వస్తువులు మంచి గుర్తుగా నిలుస్తాయి ఉర్దూ కళలు మరియు పుస్తకాలు హైదరాబాద్ ఉర్దూ సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న పర్యాటకులకు అక్కడి పురాతన ఉర్దూ పుస్తకాలు కురాన్ అలంకార వరదులు కూడా కొనుగోలు చేస్తారు తెలంగాణలో పర్యాటకులకు కొనుగోలు చేయగల ప్రసిద్ధి హస్తకళలు మరియు జ్ఞాపకాలు తెలంగాణ రాష్ట్రం భారతీయ సంస్కృత అయోధ్యాన్ని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన భాగం నక్కాష్ పెయింటింగ్స్ చేరియాల్ పెయింటింగ్స్ అనేవి తెలంగాణలోని ప్రాచీక ప్రాచీన కళల్లో ఒకటి ఇవి చాలా చక్కగా చేతితో వేయబడిన జానపద గాథలను పురాణ కథలను చూపించే పెయింటింగ్స్ వీటిని గోడలపై హంగుహంగుగా వేలాడజేయవచ్చు వీటిని చూసిన వారు అక్కడి ప్రజల జీవన విధానం విశ్వాసలను అర్థం చేసుకోవచ్చు పర్లాకుమిడి టాయస్ నిర్మం పట్లను తయారయ్యే హస్తకళ బొమ్మలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి ఈ బొమ్మలు స్థానిక కళలో తయారుచేసి చేతితో రంగులు వేస్తారు వీటిలో పౌరాణిక పాత్రలు జానపద జీవితం దేవతలు మొదలైనవి కనిపిస్తాయి పిల్లలకు కానుకలగా పెద్దలకు ఇంటి అలంకారంగా పనికొస్తాయి చేయబడిన వెండి ఆభరణాలు కరీంనగర్ నుండి వెలువడే వెండి ఫిలిగ్ర కళ వస్తువులు ఎంతో జాగ్రత్తగా చెక్కబడినవిగా ఉంటాయి ఇవి అధిక నైపుణ్యం అవసరమైన కళారూపాలు ఇవి ప్రత్యేక సందర్భాలలో బహుమతిగా ఇవ్వడం ఆనవాయితి గంగాజమున చెంబులు ఇవేవో సామాన్య చెంబులు కాపు వీటిని చెక్కడంలో రెండు లేదా మూడు ఆకారాల లోపలు ఉపయోగించే ఒకే వస్తువుగా తయారు చేస్తారు ఇవి ఆలయాలలో పండుగలలో శుభకార్యాల్లో ఉపయోగిస్తారు పర్యాటకులు వీటిని మతపరమైన జ్ఞాపికగా కొనుగోలు చేస్తారు